ఉన్నాయి మనం ఏ స్టేట్లోకి వెళ్ళినా సరే ఆ స్టేట్లో ఎన్నో గేమ్స్ ఉంటాయి ఆ ఫేమస్ గేమ్స్ చేసేదాన్ని తగ్గట్టు ఎన్నో మంచి విషయాలు మనకు తెలుస్తాయి ఇప్పుడు పంజాబ్లో కుస్తీ పడతారు అంట అది అందరి వల్ల కాదు హర్యానాలో ఆడుతారు కుస్తీ కానీ అది అక్కడ బాగా ఫేమస్ మనం మెళకువలు నేర్చుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్తే పర్ఫెక్ట్గా నేర్పుతారు

అది వచ్చి ఎవర్ని పొడుస్తుందో ఎవరు చనిపోతారో ఎంతమంది ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయో గవర్నమెంట్ ఎన్నో చెప్పింది ఆపుతుంది కానీ దానిని మాత్రం కంట్రోల్ చేయలేకపోతుంది అవ్వొచ్చు అది ఫేమస్ క్రీడ అవ్వొచ్చు కానీ దానివల్ల మనుషుల జీవితాలే పోతున్నాయి అనుకున్నప్పుడు దానిని ఆపడానికి ప్రభుత్వం కూడా ఎంతో ప్రయత్నించింది కానీ మనం ఎందుకు వింటాము చెప్పండి తమిళనాడులో జెల్లికట్టు అలాగే మనం బోనాలు చేసుకుంటాము హైదరాబాదులో కూడా గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి ఏది అయినా మనకు నచ్చింది క్రికెట్ అబ్బా క్రికెట్ ఆడుకుంటే ఆ తర్వాత వచ్చే ఫీల్ యే వేరు ఇక బాడీ మీరు పర్ఫెక్ట్గా ఉంచుకుంటే స్విమ్మింగ్ ఒకటి నేర్చుకోవచ్చు అది కూడా నిజంగా చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే చెప్పొచ్చు కానీ స్ట్రైక్ అవ్వట్లేదు ఓకే